లాక్డౌన్లో చాలామంది మొబైల్ ల్యాప్టాప్ వీటికే అలవాటు పడిపోయారు ఎందుకంటే లాక్డౌన్ రావడం వల్ల మనకి స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి ఏది ఓపెన్లో లేవు ఏది నడవట్లేదు ఇంకా మనం స్కూల్కి పోవడం లేదు కాలేజీకి పొవట్లేదు ఏం లేదు కాబట్టి ఇంట్లోనే ఆన్లైన్లో క్లాసెస్ కానివ్వండి ఆన్లైన్లోనే చదువుకోవడాలు ఆన్లైన్లోనే ఎగ్జామ్లు రాయడాలు ఇంకేమైనా ఉన్నా కూడా ఆన్లైన్లోనే చేసుకోవడాలు ఉన్నది కాబట్టి మనకి ఆన్ మనకి మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ ఇట్లా ఇవన్నీ ఎక్కువైపోయినాయి అన్నట్టు నేనెందుకు ఇట్లా చెప్తున్నాను అంటే నేను కూడా లాక్డౌన్లో ఉన్నప్పుడు డిగ్రీ చదువుతున్నాను అప్పుడు మాకు కూడా అన్ని క్లాసెస్ కానీవ్వండి సార్స్ మ్యాడమ్ ఎవ్వరు ఉన్న ఏమున్న అన్ని ఆన్లైన్లోనే మాకు ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేశారు కొన్ని కొన్ని అట్లా మాకు ల్యాప్టాప్స్ మొబైల్స్ చాలా అలవాటు అయిపోయాయి అది కొంచెం తప్పని చెప్పవచ్చు బట్ ఎందుకంటే ఇంకా ఇక లాక్డౌన్ టైంలో మనకి క్లాస్ స్కూల్స్ లేవు కాలేజెస్ లేవు కాబట్టి మనం మొబైల్స్ యూజ్ చేయాల్సి వచ్చింది ల్యాప్టాప్స్ యూజ్ చేయాల్సి వచ్చింది ఇంకా అందరి గురించి చెప్పాలంటే ఇప్పుడు ల్యాప్టాప్స్ మొబైల్స్ యూజ్ చేయడం సరే మంచిదే మన మన చదువు ప్రకారం మనకి మంచిదే కానీ చాలా మంది దాన్ని చెడుగా యూజ్ చేయడాలు కొంతమంది మంచిగా యూజ్ చేయడాలు ఇట్లా ఇట్లా ఎక్కువైపోతుంది అన్నమాట కొంచెం కొంతమందేమో మంచిగ యూజ్ చేస్తారు కొంతమందేమో చెడుగా యూజ్ చేస్తారు అది అది పట్టుకొని క్లాసెస్ వింటున్నా అని చెప్పి గేమ్స్ ఆడడాలు క్లాసెస్ ఎగ్జామ్ రాస్తున్నా అని చెప్పి సినిమాలు చూడడాలు అట్లా చాలా అయిపోయినాయి అన్నమాట కానీ లాక్డౌన్ వల్ల ఇంకా మొబైల్స్ ఇంకా ల్యాప్టాప్స్ యూజ్ చేయడం కన్నా ఇంకా బెటర్ ఆప్షన్ ఇంకొకటి లేదు కానీ ఇక ఎవరి వాడకం వాళ్ళది ఎందుకంటే నేను కూడా అట్లాంటి సిచ్యువేషన్ నుంచే వచ్చిన నేను చూశాను చాలా మందిని కాబట్టి నేనింత పర్టిక్యులర్గా చెప్పగలుగుతున్న దాని గురించి నేను కుడా ఆన్లైన్లో క్లాసెస్ విన్న దాన్నే నేను కూడా ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసిన దాన్నే నేను కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ అయినదాన్నే మేం లాక్డౌన్లో ఉన్న ఉన్నప్పుడు మాకు చాలా కంపెనీస్ నుంచి వచ్చినాయి అన్నమాట జాబ్ ఆపర్చునీటిస్ అప్పుడు కూడా మేము లాక్డౌన్లోనే వర్చువల్ ఇంటర్వ్యూస్ కానివ్వండి ల్యాప్టాప్ నుంచి మొబైల్ నుంచి కండక్ట్ చేస్కున్నాము ప్రజెంట్ అయ్యాము సో అందుకే ఇంత పర్టిక్యులర్గా నేను చెప్పగలుగుతున్నాను